మా సమూహంలో వ్యక్తులు మాతృభాష పుస్తకం చదవడం అనేది ఎవరు తగ్గించ లేదండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మాతృభాషలో వాళ్ళు పూజించుకునే దేవుళ్ళు వాళ్ళది వాళ్ళలకు ఉంటారు వాళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఏది ఉన్నా కానీ వాళ్ళు ఆ దేవుడితోనే చెప్పుకుంటారు మరియు మా మాతృభాష కలిగిన ఇక పుస్తకాలు అంటే తెలుగు వాళ్ళు ఏమి చదువుతారు కొ తెలుగు దానిలో హిందూస్ మరియు క్రీస్తులు వాళ్ళు ఉంటారు హిందూస్ అనే వాళ్ళు మహాభారతం అనేది చదువుతారు క్రీస్తులు అనేది బైబిల్ అనేది పరిశృత గ్రంధం అనేది చదువుతారు ఇంకా వేరే మాతృభాష వాళ్ళు అంటే ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళు చదివే బుక్ అనేది వేరేది ఉంటుంది ఎవ్వరి మాతృభాషని వాళ్ళు ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటారు మా సమూహంలో అయితే ఎవ్వరూ మాతృభాష ప్రస్తుతం చదవడం అనేది తగ్గించ లేదండి